నమస్కారం అండి నాకు చాలా జలుబు అయింది ఇంట్లో కూడా చాలా ప్రయత్నించాం వార్మ్ వాటర్ తాగడం అవి దానికి మీరు ఏమైన పరిష్కారం చెప్పగలుగుతారా అవునవును జలుగు దగ్గు అవునండి

ఓకే అండి ఇంకా వేరే ఏమన్న అవునండి వార్మ్ వాటర్ తాగినాం ఇంకా జండు బామ్ పెట్టుకున్నాం

సరే అయితే దాన్ని

ఓకే అండి సరే అండి